కోనసీమ జిల్లాలో వాతావరణం ఉపఉష్ణ మండలం ఉంటుంది వేసవిలో వాతావరణం వేడిగా మరియు తేమగా ఉంటుంది మధ్యగంటలో ఉషోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయి ఈ సమయంలో చేరుకుంటాయి గాలి నుండి తేమను పీల్చుకోవడం ద్వారా శరీరాన్ని చల్ల బరచడానికి గాలులు బలంగా వీస్తాయి వర్షాకాలం సాయాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఈ సమయంలో వాతావరణం మేఘాభివృద్దంగా మరియు తడిగా ఉంటుంది శీతాకాలం సాధారణంగా అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉంటుంది ఈ సమయంలో వాతావరణం చల్లగా మరియు పొడిగా ఉంటుంది కోనసీమ జిల్లాలో నివసించే ప్రజలు రోజువారీ జీవితంలో కాలాలుగా గణనీయంగా ప్రభావితం చేస్తాయి వేసవిలో ప్రజలు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పనులను చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే మధ్యగంటల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది వర్షాకాలంలో ప్రజలు తమ పొలాలను సాగుచేయడానికి మరియు వ్యవసాయ పనులను చెయ్యడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చల్లగా మరియు తడిగా ఉంటుంది శీతాకాలంలో ప్ర ప్రజలు తమ ఇళ్లలో మరింత సమయం గడుపుతారు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కోనసీమ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి వేసవిలో మరింత వేడిగా మరియు తేమగా మారుతున్నాయి అలాగే శీతాకాలం మరింత చల్లగా మరియు పొడిగా మారుతుంది ఈ మార్పులు ప్రజలు రోజూ వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది వేసవిలో ప్రజలు ఉదయం మరియు సాయంత్ర వేళల్లో పనులు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది ఇలా శీతాకాలంలో ప్రజలు తమ ఇళ్లను వేడిచేయడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది కోనసీమ జిల్లాలో వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుంటుంది ఉదాహరణకు ప్రభుత్వం వృక్షాలను నాటడం మరియు నీటిని పొదుపు చేయడానికి ప్రజలు అవగాహన కల్పించడం వంటి చర్యలను తీసుకుంటుంది